హలో

గుడ్ ఈవినింగ్ హూ ఈస్ థిస్ అవునా తెలుగులో మాట్లాడమ్మ మనది తెలుగు మీడియం కదా అవునా అయితే అందులో ఏమేమి ఉన్నాయి ఎంత మనీ ఉంది

అవునా ఓహ్ ఎక్కడ మర్చిపోయినావు ఇది ఎగ్జాక్ట్గా నువ్వు ఎక్కడ అనుకుంటునావు పోయిందని అవునా ఫస్ట్ ఎంతైన నీ ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి నీ ఫ్రెండ్స్ని కూడా అడిగి చూడు నీ సైడ్ నుంచి నువ్వు ప్రయత్నం చేయి నే నేను కూడా మా మేనేజ్మెంట్ని అడిగి ఇంకా కామెరాలో ఒకసారి చెక్ చేసి నేను చూస్తాను ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆ బిలాంగింగ్స్ వాళ్ళ కూడా నేను ట్రై చేస్తాను ఎట్లచేయవచ్చు అని కానీ మీరు ఇట్ల ఉంటే ఎట్ల అమ్మ మీరు మీ పర్స్ మీ బిలాంగింగ్స్ అన్ని చూసుకోవాలి కదా మంచిగా ఇట్లా పోగొట్టుకుంటే మీ కంప్లయింట్ ఇచ్చిన మాత్రమే ఎంతమంది ఇస్తారు మాకు కంప్లయింట్స్ అదే మీరు కొంచెం చూసుకోవాలి కదా సరే సరే అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం నుంచి మీ బిలాంగింగ్స్ మీరు చూసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి మిమ్మల్ని ఏమి అనట్లేదు మా సైడ్ నుంచి ట్రై మేము చేస్తాం కానీ మీ సైడ్ నుంచి కూడా ట్రై మాకు కావాలి అట్లా అంటే కాదు ప్రిన్సిపల్తో మాట్లాడే పద్ధతి ఇది కాదు మీ ట్రై మీరు చేయండి మాది మేము చేస్తాం మొత్తం మమ్మల్ని చేయాలంటే మేము కూడా ఏమి చేయలేం ఓకే థ్యాంక్ యూ